వంట అనేది ఆడవాళ్ళు మాత్రమే చేయాలని నేనేమీ అనుకోవట్లేదు ఎందుకంటే ఈ రోజులలో ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా నేర్చుకోవాలి అది ఎంతో ఉపయోగకరం ఎందుకంటే ఈ రోజులలో ఆడవాళ్ళే వంట చేయాలి మగవాళ్ళు తినాలి అనే రూల్ ఎక్కడా లేదు ఎందుకంటే ఏ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు కాబట్టి ముందుగానే మగవాళ్ళు వంట నేర్చుకొని ఉండాలి ఎందుకంటే మగవాళ్ళు ఓపికతో ఉండరు ముందు మగవాళ్ళకి ఓపిక అవసరం ఎందుకూ అంటే ఆడవాళ్ళకు ఓపిక చాలా ఉంటుంది కానీ మగవాళ్ళకు అంత ఓపిక ఉండదు మరియు దాన్ని ఉపయోగించుకోరు ఆడవాళ్ళు ఎంతో ఓపికతో వంట మరియు పనులు అన్నీ చేసి పెడతారు అదే మగవాళ్ళు తినేసి వెళ్ళిపోతారు అదే ముందు ఒకవేళ ఒకానొక సమస్య వస్తే అప్పుడు వంట చేసే అవకాశం లేనప్పుడు అందుబాటులో ఆడవాళ్ళ సహాయం లేనప్పుడు ఆ వంట ఎవరు చేస్తారు మగవాళ్ళే చేసుకొని తినాలి ఎందుకంటే వంట అనేది ఈ రోజులలో ఎంతో ఉపయోగకరం వంట చేయనిదే మన కడుపులోకి వెళ్ళదు అలా అని పచ్చి కూరగాయలు పచ్చి టమాటోలు పచ్చి అన్నం తినలేము కదండి వంట చేస్తేనే తినగలము అందుకు మగవాళ్ళు వంట నేర్చుకోవాలి మా ఇంట్లో అయితే మా అన్న గారు ఉంటారు మా నాన్నగారు ఉంటారు ఇద్దరు ఉంటారు ఎందుకంటే వాళ్ళిద్దరికీ వంట వచ్చు వాళ్ళు వంట చాలా అద్భుతంగా చేస్తారు నేనే అంటే నాకంటే అద్భుతంగా చేస్తారు ఎందుకంటే మా అన్న గారి మా అన్న గారి చేతి వంట నాకు చాలా ఇష్టం నేను చాలా బాగా తింటాను మా అన్న బిర్యాని చేస్తాడు అబ్బబ్బబ్బబ్బ ఎంత రుచికరంగా చేస్తాడో ఎంత బాగుంటుందో తిన్నా కొద్ది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది అంత రుచిగా చేస్తాడు మా అన్న అలాగే మా నాన్నగారు కూడా ఏదైనా పని మొదలు పెట్టాడంటే దాన్ని అసలు ఆపడు ఎందుకంటే మా నాన్నగారు ఏ పని చేసినా కానీ దాన్ని పూర్తిగా చేస్తాడు అలాగే వంట అందులో వంట కూడా వంట కూడా ఏదైనా నచ్చిన వంట నాకు నచ్చింది నాన్న ఇది చేయి అంటే మాత్రం చాలా చక్కగా చేసి పెడతాడు మా అమ్మగారి కంటే మా నాన్నగారు ఇంకా చాలా అద్భుతంగా వంట చేసి పెడతాడు ఒక్కోసారి మా నాన్నగారు చేతి వంట తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది అలా చేస్తాడు మా నాన్న వంట ఇంకా మా అన్న గారికి విషయానికొస్తే ఇంకా మా అన్నగాడు చేస్తే ఇంకా అంతే ఇంకా వాళ్ళు అసలు వాడు చేసిన వంటకాలకు అసలు నేను చాలా సంతోషిస్తాను మా అన్న చేతి వంట నాకు మళ్ళీ మళ్ళీ తినాలని ఉంది ఎందుకంటే మా అన్న అలా వంట చేస్తాడు కాబట్టి ఈ రోజులలో మగవాళ్ళు తప్పకుండా వంట నేర్చుకోవాలి ఎందుకంటే కొంత మంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు ఇంకా కొంత మంది ఉంటారు అందుబాటులో ఉండరు అసలు ఆ సిచ్చువే ఆ సమయంలో మనకు ఆకలి బాగా అవుతుంది అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఏం చేయలేవు అందుకే ముందుగానే మనం వంట నేర్చుకొని పెట్టుకుంటే ఎంతో మంచిది మనది మనమే వంట చేసుకొని మనమే తినవచ్చు మంచిగా ఉండొచ్చు కడుపు నిండా తినవచ్చు ఒకరి మీద ఆధారపడకుండా మనది మనమే చేసుకోవాలి మనది మనమే ఉండాలి అంతే కానీ వాళ్ళు వండుతారు నేను తింటా వాళ్ళు చేసి పెడితే నే నేను తింటాను అనేది ఉండొద్దు అది మగవాళ్ళ ఆలోచనలు అసలు ఆలోచించకూడదు ఎందుకంటే ఈ రోజులలో వంట నేర్చుకుంటేనే అద్భుతం ఎందుకంటే ఈ రోజులలో అమ్మాయిలు కూడా అంతేనండి అమ్మాయిల కూడా ఈ రోజులలో అమ్మాయిలలో వంటలు కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే మగవాళ్ళు కొంత మంది బాగా చేస్తారు బాగా వండుతారు అందులో మా అన్న ఒకడు మా అమ్మ నాన్నగారు ఒకరు మా ఇంట్లో మా నాన్న మా అమ్మ మా అన్న వండితే మాత్రం నేను ఇంకా బగోని మొత్తం ఖాళీ చేస్తాను అండి ఎందుకంటే మా అం మా అన్న గారి వంట చేతి వంటకం నాకు చాలా ఇష్టం వాడు చికెన్ కర్రీ చేస్తాడు మా అన్న చాలా అద్భుతంగా చేస్తాడు ముందుగా చికెన్ తీసుకుంటాడు తీసుకొని బాగా దాన్ని కడుగుతాడు రెండు మూడుసార్లు కడుగుతాడు చికెన్ని కడిగి బాగా శుభ్రంగా చేస్తాడు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాడు దాంట్లో మంచిగా ఫస్టు అసలు అద్భుతంగా చేస్తాడు అండి వాడి వంటకం ఎవరికీ రాదు చిన్న అసలు వాడి వంటకంలో ఏం వేసి చేస్తాడో కానీ చాలా అద్భుతంగా చేస్తాడు వాని వంటకం లాగా నేను చేయాలని చాలాసార్లు ప్రయత్నించాను కానీ నాకు వాడు చేసే ఒక చిటుక నాకు అర్థం కావట్లే వాని చేతిలో ఏమి ఉంది మా నాన్నగారి చేతిలో ఏం ఉంది నాన్న నా చేతిలో ఏమి ఉంది ఇంకా మా అమ్మ విషయానికి వస్తే మాత్రం తను చేస్తుంది తను కోపంలో ఉన్నప్పుడు వంట బాగా చేస్తుంది అదే నేను చేయాలి మంచిగా చేయాలి మా పిల్లలు తినాలి అన్నట్టు సంతోషంగా చేస్తే మాత్రం అస్సలు బాగోదు అండి ఎందుకంటే ఇంకా ఏదో అది అట్లా కొన్ని కొన్ని సిచ్చువే కొన్ని కొన్ని ఉంటాయి కదండీ సందర్భాలు ఆ సందర్భాలు అలా ఉంటుంది అన్నట్టు మా అమ్మగారు చేస్తే అలా ఉంటుంది తను కోపంగా మమ్మల్ని తిట్టుకుంటూ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా వంట అవుతుంది అదే మంచిగా చేయాలని చేస్తే మాత్రం అసలు బాగా ఉండదు ఇంకా మా అన్నగారు అయితే నా వంటలని ఇష్టపడతాడు నేను మా అన్న వంటలని ఇష్టపడతాను కానీ మా అన్న మాత్రం వంటలు చేస్తే మేము చాలా అసలు ఇష్టపడి తింటాను మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది కానీ ఏం చేస్తాము బగోని ఖాళీ రెండు పూటలకె సరిపోతుంది వాడు చేసే వంట మళ్ళీ చేయమంటే వంట చేయడు అసలుకే ఇంకా మా నాన్నగారు అంటావా చాలా పదార్థాలు వంటలు చేస్తాడు స్వీట్లు చేస్తాడు అన్నీ ఇస్తాడు అసలు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తాడు అసలు తినబుద్ధి అంటే చాలా ఇష్టంగా తింటాను నేను అసలు చాలా ఇష్టం నాకు మగవాళ్ళ చేతిలో ఏమి ఉంటుందో తెలియదు కానీ చాలా అద్భుతంగా చేస్తారు మా ఇంట్లో మాత్రం ఇంకా మీరు మగవాళ్ళు ఖచ్చితంగా వంట నేర్చుకోవాలి అండి ఎందుకంటే ఈరోజులలో ఆడవాళ్ళు అందం అందరూ అందుబాటులో ఉండరు కాబట్టి మగవాళ్ళు ఖచ్చితంగా వంట నేర్చుకోవాలి వంట నేర్చుకొని ముందుగానే ఉండాలి ఏ సమయం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అందుకు అందరూ ఖచ్చితంగా వంట నేర్చుకోవాలి వంట నేర్చుకొని అందరికీ ముందుగానే పెట్టాలి ఎందుకంటే నీ భార్య మీ అమ్మ ఇంట్లో అందరూ సంతోషిస్తారు నువ్వు వంట నేర్చుకుంటే నా కొడుకు వంట నేర్చుకున్నాడు నా భర్త వంట నేర్చుకున్నాడు నా మనవడు వంట నేర్చుకున్నాడని అందరూ సంతోషపడతారు కాబట్టి మీరు వంట నేర్చుకొని ముందుగానే ఉండాలి అందుకు వంట నేర్చుకోవాలి అండి కచ్చితంగా నేర్చుకోవాలి మగవాళ్ళకి ఇది కం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది నువ్వు బ్రతికున్నంత కాలం ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం తినే తింటేనే పనిచేస్తాము లేకపోతే చేయము కదండీ తింటేనే బాడీ పనిచేస్తుంది మనము ఏదైనా పని చేయగలుగుతాము పైసలు వస్తాయి ఆ పైసలతో ఏదైనా తెచ్చుకుంటాము ముందుగా మనకు శక్తి కావాలి ఆ శక్తి కావాలంటే మనం భోజనం చేయాలి భోజనం చేయాలి అంటే ముందుగా వంట చేయాలి వంట చేయాలి అంటే ముందుగా మనకు పిచ్చి ఉండాలి ఎందుకంటే వంట చాలా ఉపయోగకరం ప్రతీ ఒక్కరికి ప్రతీ ఒక్కరికి ఎవరికైనా సరే ఉపయోగకరమే వంట అనేది చాలా ఉపయోగకరం అందుకు చాలా అరుదుగా ఉంటారు అండి అద్భుతంగా వంట చేసేవాళ్ళు కానీ అబ్బాయిల విషయాలకి వస్తే వంట చాలా బాగా చేస్తారు ఒక్కసారి వాళ్ళ చేతి వాటం తలిగింది అంటే అంతే ఇక వాళ్ళ చేతితోని వంట చేసారా ఇంకా అది అమోఘం అది అసలు అద్భుతంగా ఉంటుంది వంట ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది అలా చేస్తారు అబ్బాయిలు నాకు అబ్బాయిల వంటలు అంటే చాలా ఇష్టం చాలా అద్భుతంగా చేస్తారు కానీ ఎందుకంటే అబ్బాయిలు నేర్చుకోవాలా అబ్బా ఎందుకంటే అబ్బాయిలు వంట నేర్చుకుంటేనే వాళ్ళకు ఉపయోగం ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు ముందుగానే అన్ని సమయంలో దగ్గర ఉండలేరు కదా ఎవరు సిచువేషన్ ఎవరి బాధ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు ఆ సిచు ఆ ఆ సమయంలో అబ్బాయికి వంట చేసే లేనప్పుడు వీలు లేనప్పుడు అబ్బాయే చేసుకోవాలి మగవాళ్ళే చేసుకోవాలి మా ఇంట్లో మాత్రం మా అమ్మకి గానీ చేతకాకపోతే మా అన్నగారే వండి పెడతాడు మా నాన్నగారు కూడా వండి పెడతారు ఇంకా నేను మా నాన్నగారివి మా అన్నగారి వంటకం అయితే చాలా ఇష్టపడతాను వాళ్ళ చేతి వంట రోజు తినాలని నాకు అనిపిస్తుంది కానీ వాళ్ళు మాత్రం అస్సలు చేయరు ఏదో అమావాస్య పున్నమికి చేస్తాములే వంట అన్నట్టు చేస్తారు కానీ చాలా రోజులు అవుతుంది అండి మా నాన్నగారి వంట మా అన్నగారి వంట తినక మా అన్నగారు చాలా అద్భుతంగా చేస్తారు వంట ఎందుకంటే మా అన్న గారి వంట నాకు చాలా ఇష్టం అబ్బాయిలు వంటలు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఈ రోజులలో అది చాలా ఉపయోగకరం మరియు చాలా అసలు వినియోగ వినియోగించుకోవాలి వంటలన్నింటినీ